తెలుగు భాష యొక్క శ్రేష్టతను విశిష్టతను మన తెలుగు భాష ప్రజలు తెలియజేస్తున్నారు అప్పట్లోనే తెలుగు మాట్లాడడం మన పూర్వకాలం నుంచే మొదలైంది ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ తెలుగునే మాట్లాడుతారు తెలుగులోనే ప్రతి ప్రతీదీ వివరిస్తారు వివరణను చెప్పగలుగుతారు తెలుగు యొక్క విశిష్టతను వేరొకరు వేరే దేశాల వారు కూడా నేర్చుకునేటట్టు విశిష్టత ఊడిపడే విధంగా తెలుగు యొక్క సాంప్రదాయాలు ఉంటాయి తెలుగు తెలుగుని దేశ భాషలందు తెలుగులెస్సా అని అప్పట్లోనే చెప్పారు తెనాలి రామకృష్ణ వారు తెలుగు తెలుగు విశిష్టతను వివరించారు తెలుగు యొక్క తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందంటే మన దేశం యొక్క సంస్కృతిక సంప్రదాయాలు మన దేశం యొక్క నైతిక విలువలు మన దేశం యొక్క మానవత్వము ఉట్టి ఊడిపడే విధంగా ఉంటుంది

తెలుగు ఎవరైనా కానీ అర్థం చేసుకుని దానికి మళ్ళీ సమాధానం ఇచ్చే విధంగా

ప్రవర్భమైంది తెలుగు యొక్క విశిష్టత ఈ విధంగా ఉంది తెలుగు పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు ఒక మనిషి తను ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే భాష నిర్ణయించుకోక నిర్ణయించుకోకుండానే మాట్లాడగలుగుతాడు అనర్గలంగా మాట్లాడే శక్తి ఒక తెలుగు మాత్రమే ఉంది పూర్వ దినం నుంచి నవ్ఏడేస్ ఇప్పుడువరకి తెలుగుని మాట్లాడుతూనే ఉన్నారు తెలుగు భాష యొక్క విశిష్టత తెలుగు భాష యొక్క శ్రేష్టతను మన దేశ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలుగు భాష ఉంది కాలక్రమేణా మారే కొద్ది తెలుగు అభివృద్ధి చెందుతుంది తప్ప చెందుతుంది రూపుదిద్దుకుంటుంది తెలుగు భాష దినదినం అభివృద్ధి చెందాలి తెలుగు భాషని పరాయి భాషగా పరాయి భాషని మాతృభాషగా ఎంచకూడదు మాతృభాష అంటేనే తెలుగు భాష తెలుగు భాష అమ్మపాల వంటిది అమ్మపాలు ఎప్పటికైనా కానీ అది మధురాతి మధురంగా ఉంటుంది పరాయి భాష దూదిపాల వంటిది అది డబ్బ పాల వంటిది అది మంచిది కాదు కాబట్టి తెలుగుని ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు తెలుగుని అభివృద్ధి తెలుగు యొక్క భాషని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి కానీ హింసపరిచే విధంగా ఉండకూడదు తెలుగు అనేది మనిషి యొక్క జీవితంలో నడవడికలో చాలా ముఖ్యమైన పాత్రగా వ్యవహరిస్తుంది తెలుగు యొక్క విశిష్టతను వివరించేటట్లే ఉండాలి కానీ మన భారతీయులు అవమాన పరిచేటట్టుగా ఏ ఒక్క క్షణమును ప్రవర్తించకూడదు తెలుగు యొక్క విశిష్టతను మన భారతదేశంలో మహాకవులే గొప్పగా కొనియాడారు ఎన్నో పద్యాలను శతకాలను ఎన్నో భాషలను రూపొందించగలిగారు తెలుగు భాషల వల్ల అప్పట్లో వేమనగారు ఎన్నో కథలను ఎన్నో కవిత్వాలను ఎన్నో పద్యాలను రచించారు ఆయన

అందరూ మెప్పుని పొందే విధంగా మెప్పు పొందే విధంగా రూపొందించాలి మన తెలుగు దేశ మన తెలుగు భాష అంటే ఒక చీపు కాకుండ ఇదొక ఖచ్చితమైన భాష దీనికి ఒక విశిష్టత ఉంది తెలుగు భాషను అందరూ కొనియాడాలి తెలుగు అంటే తక్కువది కాదు తెలుగు అంటే మన భాష మన యొక్క దేశాన్ని మెప్పొందించే విధంగా ఉండింది తెలుగు భాష మన దేశ విశిష్టతను పెంచే విధంగా ఉండాలి గౌరవించే విధంగా ఉండాలి మన దేశము గర్వించతగ్గదిగా ఉండాలి అంతేకానీ మన తెలుగు భాషని పరాయ భాషగా పరాయ భాషని మన భాష ఎప్పటికీ ఎంచుకోకూడదు తెలుగు ఇంకా ఎలా మాట్లాడితే ఎలా నేర్పితే పిల్లలు అభివృద్ధిలోకి చెందుతారు తెలుగులో మాట్లాడడమే తక్కువైన వారికి తెలుగు ఒక గొప్ప ఎంత ఉంటుందా అనే విధంగా మనము తెలుగుని పిల్లలకు పరిచయం చేయాలి అప్పట్లో రచయితలు కవిత్వాల అది పద్యాలను పిల్లలకు చెప్తూ ఉండి నేర్పుతూ ఉండి వాటి యొక్క రుచులను పిల్లలకి తెలుపుతూ ఉంటే భాష యొక్క విశిష్టత ఎంత గొప్పది ఎంత మాధుర్యము తేన వంటిది మన తెలుగు భాష అని అందరూ మెచ్చుకో తగ్గ విధంగా మన దేశాన్ని ఉండాలి వేరే వేరే దేశాల వాళ్ళు మన తెలుగు భాషను మాట్లాడడానికి పరితపించే విధంగా మన తెలుగు భాష ఉండాలి వేరొకరు మన దేశానికి వచ్చి మన దేశ యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలుగు భాష తెలుగు భాష విశిష్టత ఎలా ఉంటుంది చూడాలని అక్కడ పనులన్నీ ఆపుకునే మరల మన దేశానికి వచ్చేటట్టు మన దేశ అభివృద్ధి మన దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ఒక్కరిమందు ఉంది కాబట్టి తెలుగుని ఇంకా కాలక్రమంలో రూపొందించే విధంగా ఇంకా మెరుగుపరచే విధంగా మన దేశం యొక్క బాధ్యత మన మీద ఉంది మన తెలుగు తెలుగు భాష యొక్క చరిత్ర మన తెలుగు భాష యొక్క విశిష్టత మనం తెలిపేవారిగా ఉండాలి